మేము ట్రావెల్ ఏజెంట్కి ఫోన్ చేశామా అండి ఓకే మేము జనరల్గా ఆ ఏదైనా టూర్కి వెళ్దాము అనుకుంటున్నాము ట్రావెల్ గురించి ఏ ప్లేసెస్ అయితే బాగుంటాయో చెప్పండి ఏది అయినా పర్వాలేదు అండి ఏది అయినా పర్వాలేదు అండి నార్మల్గా అయితే ఓకే సార్ ఓకే అండి అదే అండి మేము ఇంకా డిసైడ్ అవ్వలేదు అండి మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతాము ఆ ఫుడ్ వచ్చేసి ఏది అయినా పర్వాలేదు అండి ఆ ట్రావెల్ ఆ రూమ్స్ ఇవి ఎలా ఉంటాయో చెప్పండి ఓకే అండి

హలో చెప్పండి ఓకే అండి

ఓకే అండి థాంక్స్ అండి